కాకినాడ జిల్లాలో పాటించే సాధారణ సామాజిక మరియు సాంస్కృతిక ఆచారాలు ఏమిటంటే అవి సామాజిక ఆచారాలు మొదటిది జాతకం ఆధారంగా వివాహాలు కాకినాడ జిల్లాలో జాతకం ఆధారంగా వివాహాలు ఒక సాధారణ ఆచారం జాతకం యొక్క అనుకూలత ఆధారంగా జంటలు పెళ్లి చేసుకుంటారు రెండోది పెళ్ళిలో శుభకార్యాలు కాకినాడ జిల్లాలో పెళ్ళిలో అనేక శుభకార్యాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు వధువు మరియు వరుడు కుటుంబాలను కలుపుతాయి మరియు వారి ఐక్యతను గుర్తు చేస్తాయి మూడొవది అంత్యక్రియలు కాకినాడ జిల్లాలో అంత్యక్రియలు సాధారణంగా హిందు సంప్రదాయాల ప్రక్రారం జరుగుతాయి ఈ కార్యక్రమాలు మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతిని కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి సాంస్కృతిక ఆచారాలు వచ్చేసి మొదటిది వెంకటగిరి గుడి కాకినాడ జిల్లాలోని వెంకటగిరి గుడి ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఈ గుడిలో స్వామి వెంకటేశ్వర స్వామి ఆరాధించబడ్డాడు గుడిలో ప్రతీ సంవత్సరం అనేక ఉత్సవాలు జరుగుతాయి రెండొవది వచ్చేసి వీర నాట్యం కాకినాడ జిల్లాలో వీర నాట్యం ఒక ప్రసిద్ధి సాంప్రదాయ నృత్యం ఈ నృత్యం యోధుల యొక్క వీరత్వాన్ని మరియు ధైర్యాన్ని చిత్రీకరిస్తుంది మూడొవదొచ్చేసి బుట్ట బొమ్మలు కాకినాడ జిల్లాలో బుట్టబొమ్మలు ఒక ప్రసిద్ధి చేతి పని ఈ బొమ్మలు బుట్టతో తయారు చేయబడతాయి మరియు వివిధ రకాల రూపాలలో లభిస్తాయి ఈ ఆచారాలు మరియు పద్ధతులు ఈ కాకినాడ జిల్లా యొక్క గుర్తింపుకి మరియు సమాజానికి ఒక ముఖ్యమైన భాగం అవి జిల్లా యొక్క సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి మరియు ప్రజలను కలిసి ఉంచడంలో ఎంతో సహాయపడతాయి ఈ ఆచారాలు మరియు పద్ధతులు ఈ విధంగా జిల్లా యొక్క గుర్తింపుకి దోహదపడతాయి అది ఏ విధంగా అంటే అవి జిల్లా యొక్క ప్రత్యేకమైన సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి ఇంకా అవి జిల్లా యొక్క ప్రజలను ఒకే గుత్తిగా కలిసి ఉండడంలో సహాయపడడం ఇంకా అవి జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం లాంటివి చేస్తాయి ఈ ఆచారాలు మరియు పద్ధతులు ఏవిధంగా జిల్లా సమాజానికి దోహద పడతాయంటే అవి సాంఘిక ఐక్యతను ప్రోత్సహి ప్రోత్సాహిస్తాయి మరియు అవి సాంస్కృతిక విలువలను సంరక్షించడంలోనూ సహాయపడతాయి